సార్ నమస్తే సార్ నేనూ ఇదీ చిన్న బజార్ నుంచి మాట్లాడుతున్నాను సార్ అవును సార్ వన్ వన్టౌన్ పోలీస్ స్టేషనా సార్ సార్ ఏమిలేదు సార్ మాది నిన్న దొంగతనం జరిగింది గోల్డ్ తీసుకెళ్ళిపోయారు దొంగలు షాప్లోనే సార్ అదే అంటే మేము నిన్న సెక్యూరిటీ గార్డుకి ఆరోగ్యం బాగాలేక తను రాలేకపోయాడు అందుకని జరిగింది సార్ ఇప్పుడు ఒక నాలుగు పేటల చైను అంటే ఎనిమిది సవర్లు సార్ అవును సార్ తర్వాతొ సీసీ కూడా అంటే అప్పుడు ఎందుకో జన్రేటర్ కూడా ఫెయిల్ అయ్యింది సార్ అంటే కర కరెంటు పోయింది సార్ సార్ సార్ సార్ అలాగే సార్ కొంచెం త్వరితగతిన సార్ అలాగే సార్

అలాగే సార్ అలాగే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నమస్తే